ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి నాకు నాన్ వెజ్ కావాలండి

అంటే వీటి అన్నింటిలో పేరుపొందింది ఏది బాగుండేది ఏది సరే దమ్ బిర్యానీ ఒక ప్లేట్ ఎంత పడుతుంది ఒక ఒక మూడు ప్లేట్లు ఆర్డర్ ఇవ్వండి అవును వీటితో పాటు రావడానికి కొంచెం సమయం పడుతుందా ఎంబటే వస్తుందా ఆర్డర్ పెట్టి అంతలో ఏదన్న జ్యూస్ చె చెప్పండి

ద్రాక్ష రసం చెప్పండి ఇప్పుడు ముందు

కూల్ డ్రింక్స్ ఏమి ఉన్నాయి సరే అండి ఇప్పుడు అది వచ్చే ముందు ద్రాక్షరసం చెప్పండి బిర్యానీతో పాటు కూల్ డ్రింక్స్ థమ్స్ అప్ తేండి లీటర్ది ఇవ్వండి సరే అండి అవి కూడా ఇవ్వండి మొత్తం బిల్లు ఎంత అవుతుందండి సరే అండి

ద్రాక్షరసం

సరే